హలో ఇది ఉబరా అండి నాకు ఒక టాక్సీ అద్దెకి కావాలి మేము మా ఫ్రెండ్స్తో కలిసి ఒక రోడ్ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం సో ఒక కారు కావాలనుకుంటున్నాం మేమందరం కలిసి ఒక ఐదుగురు ఉంటాం డిస్టెన్స్ వచ్చి త మూడు వందల కిలోమీటర్లు ఉండచ్చు ఒక వారం రోజులు రెంట్ కావాలి ఎన్ని రోజులు చేస్తామో చెప్పాం కదండీ ఒక వారం రోజులు చేస్తాం మేము వెళ్ళరోజు వెళ్ళబోయే చోటు పేరు గోవా పెట్రోల్ అన్నీ మేము చూసుకుంటాం మాకు ఒక కండిషన్లో ఉన్న కారు రెంట్కి ఇస్తే చాలు ఉబర్ ఓలా ఏదో ఒకటి ఒక ఆ రెంట్కి కావాలి ఐదుగురం ఉన్నాము రేటింగ్ మొత్తం ఎంతో చెప్పండి చాలు